న్యాచురల్ లైఫ్ యాక్టివిటీస్ నుంచే మనకి పెయింటింగ్ ఇన్స్పిరేషన్ వస్తుంది ఒకవేళ ఒక బర్డ్ ఎగురుతుందనుకో దాని ఆ బర్డ్ అది క్యారెక్టర్ అది ఎగరడం అనేది దాని హాబీ అది కాబట్టి అది ఎగుడుతుంది అలాగే మనం జాబ్ చెయ్యాలనేది చదువుకోవాలనేది అది మన హాబీ దాన్ని చూసే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది ఫస్ట్ పుట్టిన వెంటనే ఏది సాధించదు అంటారు కదా అలాగే పుట్టిన వెంటనే బర్డ్ కూడా ఎగరడం నేర్చుకోలేదు చిన్నగా నెమ్మదిగా నేర్చుకుంది అలాగే మనం కూడా పడుతుంటాము లేస్తుంటాము నేర్చుకుంటుంటాము అదే పెయింటింగ్లో చాలామంది లైవ్లీ సరౌండింగ్స్ని పట్టే పెయింటింగ్ ఉంటుంది వాళ్ళ ఎమోషన్స్ చేంజ్ అవ్వడం వల్ల పెయింటింగ్స్ కూడా చేంజ్ అవుతాయి కొందరు స్యాడ్గా వేస్తారు కొందరు అదే చిత్రాన్ని చాలా అందంగా ఆనందంగా వేస్తారు మనం చూసేదాన్ని బట్టి మన ఫీలింగ్స్ని బట్టి తేడా ఉంటుంది పెయింటింగ్లో